వేటకి వెళ్ళేటప్పుడు కాలవలో వేటాడేటప్పుడు పడవ వేసుకెళ్ళి వేటాడుతారు కాలవలో వచ్చిన ఆ వాళ్ళ అంటే ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేటేటప్పటికి ఈ పడవ ఈ చిన్న చిన్న పడవలుంటాయి నావలుంటాయి తెప్పలుంటాయి ఇలాంటివి వేసుకెళ్ళి వాళ్ళు వేటాడి తర్వాత సాయంకాలానికి ఇంటికొచ్చేస్తారు అదే సముద్రంలో వేటకెళ్ళేటప్పుడు పెద్ద సోనా బూట్లు వేసుకొని వెళ్తారు అన్నమాట వాళ్ళు ఏంటంటే సము సముద్రంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంజన్ ఉంటుంది ఇంజన్ ప్రకారంగా వాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళి వేటాడుతారు వాళ్ళు వచ్చి ఆ వేటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఇంచుమించు పది పదిహేను రోజులు పడతుందన్నమాట ఆ పడే పడేటప్పుడు అది నేను పెద్ద పెద్ద సోనా బూట్లు వేసుకెళ్ళి వాళ్ళు ఉన్న సౌకర్యాలని వాళ్ళు ఉండడానికి సౌకర్యానికి వాళ్ళ పది పది రోజులు ఉండటానికి వాళ్ళకి ఎటువంటి ఆపద కలగట కలగకుండా వాళ్ళకి ఈ యొక్క ఈ యొక బోట్లు అయితే మనం వేటాడచ్చు అని చెప్పి తెలుసుకొని అక్కడికెళ్ళి ఆ ఆ యొక్క పడవను ఆ యొక్క బోటును తీసుకెళ్ళి వేటాడుతారు అలాగే వాళ్ళు ముందుగానే అనుకుంటారన్నమాట ఈ పడవైతే బాగుంటుంది ఈ పడవైతే బాగుంటుంది ఈ కాలువలో ఈ పెద్ద కాలువైతే మన ఈ బోటు బా ఈ ఒక పడవ బాగుంటుంది ఈ చిన్న కాలువ ఇది పడవ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని వ్యా వెళ్ళి వేటాడి ఇంటికొస్తారు